భారతదేశంలోని అధికారిక భాష హిందీ దేశంలో సాధారణంగా మాట్లాడే కొన్ని భాషలు తెలుగు హిందీ ఇంగ్లీష్ మలయాళం మరాఠీ దేశంలో భాష వైవిధ్యం గురించి నేను ఏమనుకుంటున్నానంటే వైవిధ్యం అనేది దేశంలో ఉండడం మంచిదే దానివల్ల ఏమవుతుంది అంటే ఒక పనిని ఒకరు ఒక్కొక్క విధంగా చేస్తే ఇంకొకళ్ళు ఇంకొక విధంగా ఇస్తే దాని నుంచి ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని ఒక పనిని ఈజీ వేలో చేేయడానికి వైవిధ్యం అనేది చాలా ఉపయోగపడుతుంది